భారతదేశం వేరే దేశాలతో పోలిస్తే విద్యారంగంలో కొంచెం బాగానే ఉంది ముఖ్యంగా గ్రామాల్లో పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండాలి మరియు కంప్యూటర్ తరగతులు ఉండాలి లైబ్రరీలు కూడా ఉండాలి

విద్య అందుబాటులో ఉంటే ప్రపంచ దేశాలతో పాటుగా పోటీ పడవచ్చు ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ ముఖ్యంగా భారతదేశం వాళ్ళే ఇక్కడ చిన్నప్పుడు చదువుకొని పోయిన వాళ్ళే అదే విధంగా వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది ఇక్కడ అభివృద్ధి చెందితే అక్కడ కూడా పోటీ పడగలం